చెప్పండి ఎవరు అవును మొబైల్ షాపే చెప్పండి టెంపర్ గ్లాస్ పగిలిందా ఎక్స్చేంజ్ ఎట్లా ఎట్ల పడ్డది టెంపర్ గ్లాస్ పగిలిందా సరేలెండి షాప్కి తీసుకురాండి ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం అంటే చూసి చెప్తామన్న ఇప్పుడు టెంపర్ గ్లాస్లోనే డిస్ప్లే ఇట్ల ఏమన్నా పగిలిందా లేకపోతే నార్మల్ టెంపర్ గ్లాసా లేకపోతే మీ టెంపర్ గ్లాసు రకాలుంటాయి అవి ఇవి ఏవన్నా

సరే సరే అన్న సర్లే షాప్కైతే తీసుకురా అన్న పన్నెండు వందలు అట్లా పట్టొచ్చు తీసుకురండి అది ఏసిద్దాం అన్న ఈరోజు సండే అన్న రేపు పొద్దుగాల తొమ్మిది గంటలకు అట్లారా అన్న ఏసిస్తా ఇక్కడ్నే అన్న మొ మొన్న తీసుకున్నారు కదా అదే షాపు ఇప్పుడేం మార్చలె అదే షాప్కి తీసుకొనిరా అన్న ఇంకేమన్నా పోయిందా లేకపోతే అదొక్కటేనా అన్న ఏంలేంలే మనం మనోళ్ళు కాబట్టి తక్కువనే చూసి చేస్తాం తీసుకురాండి

ఫోన్ కవర్ ఇట్ల ఏమన్నా ఇట్లా పోయిందా లేకపోతే ఎట్లా

డిస్ప్లే కవర్ ఒక్కటేనా సరేన్న రేపు పొద్దుగాల తొమ్మిదిన్నరకి నేను షాప్లో ఉంటా తీసుకొనిరా అన్న